భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అనేది ఒక సంక్లిష్టమైన వ్యవస్థ ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగం యొక్క కలయిక ప్రభుత్వ రంగం యొక్క వ్యవస్థ భారతదేశంలోని ప్రజలకు ఆరోగ్య సంరక్షణ అందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది అయితే ఇది పరిమిత వనరులతో సాధారణంగా పని చేస్తుంది ప్రైవేట్ రంగం యొక్క వ్యవస్థ మరింత అభివృద్ధి చెందింది మరియు మెరుగైన సేవలను అందిస్తుంది అయితే అది ఖరీదైనది భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను అనేక దేశాలతో పోల్చినపుడు ఇది సాధారణంగా నాణ్యతలో తక్కువగా ఉంటుంది ప్రభుత్వం యొక్క ఆసుపత్రులు మరియు క్లినిక్ తరచుగా పాతవి మరియు అధునాతన పరికరాలతో సన్నకారుగా ఉంటాయి వైద్యులు మరియు నర్సులు తగినంతగా ఉండకపోవచ్చు శిక్షణా లేదా అనుభవం ఉండకపోవచ్చు ప్రైవేట్ రంగం యొక్క ఆసుపత్రుల్లో క్లినిక్లో సాధారణంగా నాణ్యతలు మంచివి కానీ చాలా ఖరీదైనవి భారతదేశంలో ఆరోగ్య సంరక్షణా వ్యవస్థలో అనేక సవాళ్ళున్నాయి ఒక సవాల్ ఏంటంటే వ్యవస్థ చాలా పెద్దది కానీ సంక్లిష్టమైనది దీనిని నిర్వహించడం కష్టతరం చేస్తుంది మరొక్క సవాలు ఏంటంటే వ్యవస్థలో పరిమిత వనరులు ఉన్నాయి ఇది నాణ్యమైన ఆర్ధిక సంరక్షణ అందించడంలో కష్టతరం చేస్తుంది మూడవ సవాలు ఏంటంటే వ్యవస్థలో అనేక వ్యత్యాసాలు ఉన్నాయి ఇదీ ప్రజలు తమ కోసరమైన ఆరోగ్య సంరక్షణ పొందడానికి కష్టతరం చేస్తుంది భారతదేశంలోని వ్యవస్థ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మెరుగు పరచడానికి అనేక విషయాలు చేయవచ్చు ఒక విషయం ఏంటంటే వ్యవస్థపై ప్రభుత్వ పెట్టుబడి పెంచడం మరొక్క విషయం ఏంటంటే వ్యవస్థను మరింత సమర్ధవంతగా మరియు ఖచ్చితంగా చేయడానికి వ్యవస్థను సంస్కరించవ యాక్చ్యువల్గా వ్యవస్థలో వ్యత్యాసాలు తగ్గించడానికి వ్యవస్థను మరింత సమానంగా చేయడం